నేను డ్యాన్స్ చెయ్యడం అయితే జరిగింది నేను ఎవరి నుండైనా నేర్చుకున్నాను అంటే నా ఫ్రెండ్స్ నా స్నేహితురాళ్ళు ఉంటారు వాళ్ళ నుంచి నేను డ్యాన్స్ అనేది నేర్చుకున్నాను నా స్వంతంగా నేను కూడా నా స్కూల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో ఒకసారి చేశాను మళ్ళీ కాలేజ్లో అనేది మా ఫ్రెండ్స్ అందరితో కలిసి చేశాను డ్యాన్స్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా చాలా జాలీగా ఉంటుంది మరియు డ్యాన్స్ అనేది నాకు చాలా ఇష్టం